వంట ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా చేయగలుగుతారు వంట ఆడవాళ్ళకు పరిమితమైనది కాదు ఎక్కువగా మగవాళ్ళు ఉద్యోగానికి వెళుతుంటారు కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి వంట ఆడవాళ్ళే ఎక్కువ చేస్తుంటారు కానీ కొన్ని సమయంలో సో ఆడవాళ్ళు సో లేని సమయాలల్లో మగవాళ్ళు కూడా చేయగలుగుతారు వాళ్ళకి వచ్చినవి వండుకోగలుగుతారు ఏదైనా చేయగలుగుతారు మగవాళ్ళు కొన్ని సందర్భంలో ఊరు వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఎవరూ లేనప్పుడు సో మగవాళ్ళు ఉన్న ఒంటరిగా ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులల్లో సాధారణంగా మగవాళ్ళే వంట చేయగలుగుతారు లేదా కొన్ని సందర్భంలో ఆడవాళ్ళు జాబుకు వెళ్తుంటే మగవాళ్ళు కూడా జాబ్ చేస్తున్నట్లయితే ఇద్దరూ సో ఒకరినొకరు పనిలో పాలుపంచుకోవడానికి సో మగవాళ్ళు కూడా వంట చేస్తుంటారు